మాకు వినాయక చవితి అయ్యింది మొన్న రీసెంట్ గా అటు అనుపు అంటే అనిపెస్తాం నిమజ్జనం అనేది చేసినప్పుడు మాకు సాంప్రదాయంగా కొన్ని ఆటలు అనేవి పెడతారు అంటే మాకు ఎక్కువ హౌసీ అని ముగ్గులు పోటీ అని అందాల పోటీ అని ఇలా అమ్మా అమ్మాయిలు మాములుగా చిన్న చిన్న పిల్లలు గాని పెద్దవాళ్ల వరకు చీరలు కట్టుకొని అందాలు పోటీలు అన్ని స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది నెక్స్ట్ ముగ్గులు పోటీలు ఉంటాయి అలానే హౌసీ ఒకటి ఉంటుంది అది కూడా అంటే సాంప్రదాయ ప్రకారంగా హౌసీ అని కాదు మాకు ఎప్పుడు నుంచో పూర్వం నుంచి అలా ఆడుకుంటూ ఉంటాము అలానే కబడ్డీ కాని ఇలాంటి అన్ని చాలా బాగా ఆడిస్తారు ఎందుకంటే మర్చిపోకూడదు అంటే ఏదో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అని కాకుండా ఇలాంటి పద్ధతులు ఇంకా మర్చిపోకూడదు ముగ్గులు పోటీ అని అమ్మాయిలకి అందాలు పోటీ కాని ఇలాంటివన్ని మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ప్రతి వినాయక చవితికి కానీ ప్రతి దసరాకు కాని ఏదైనా ఒక ఫెస్టివల్ ఎక్కువ రోజులు అంటే ఇప్పుడు వినాయక చవితి పదిహేను రోజులు ఇరవై ఒక రోజు అని నిమజ్జనం చేయకుండా దేవుడు ఊరిలోనే పెట్టుకుంటాం అలాంటప్పుడు మాకు ఎక్కువ ఇలానే ఇలాంటి ఆటలు అన్ని ఆడిస్తూ ఉంటారు సాంప్రదాయంగా ఆడిస్తారు ఎటువంటి గొడవలు ఏమీ జరగవు ముగ్గులు పోటీలు అందాల పోటీలు అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడి అందులో ఉంటా ఉంటారు చాలా బాగా ఆడతారు అలానే ప్రతి ఒక్కరు ముగ్గు ఎంజాయ్ చేసుకుంటా అందరి ముగ్గుల దగ్గరికి వెళ్ళి చూడటం అలాంటి ముగ్గులు పోటీలు అన్ని ఆడుతూ ఉంటారు